మొక్కలను పెంచడానికి చాలా అనుకూలంగా ఉంటుంది వీటికి ఆవుపేడను కోళ్ళ ఎరువులను కలిపి నిల్వ ఉంచి మొక్కలకు వేయడం వలన మొక్కల పెరుగుదల అనేది ఆరోగ్యాంగా చాలా తొందరగా పెరుగుతాయి వీటికి నీరు అనేది సరైన మోతాదులో నిత్యం అందించాలి మొక్కలను పెంచడానికి నల్లరేగడి మట్టి కూడా బాగా ఉంటుంది ఇక బంకమట్టిలో పెరగడానికి తప్ప మిగతా ఏ నేలలో అయినా మొక్కలు బాగా పెరుగుతాయి ఇప్పుడు ఈ కాలంలో మొక్కలు పెంచటానికి రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు కానీ నాచురల్గా మొక్కలని పెంచాలంటే పశువుల ఎరువులను వాడటం వలన మొక్కలు ఆరోగ్యంగా త్వరగా పెరుగుతాయి వాటివల్ల వచ్చే ఆహారం అనేది ఆరోగ్యంగా ఉంటుంది రసాయన ఎరువులు వాడటం వలన ఆ మొక్కలు త్వరగా పెరిగినా వాటి నుంచి వచ్చే నాణ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది నాణ్యత తక్కువగా ఉంటే మరి ఆ నాణ్యత ఎక్కువైనవి కావాలి కాబట్టి కోళ్ళ నుంచి ఆవుల నుంచి గేదెల నుంచి వచ్చే పదార్ధాలను నిల్వ ఉంచి వాటిని మొక్కలకు ఎరువులుగా వేయడం వలన మొక్క అనేది ఆరోగ్యంగా చాలా చక్కగా పెరుగుతుంది రసాయన ఎరువులు వాడటం వలన మొక్కకు పురుగు అనేటువంటిది పడుతుంది దానికి మళ్ళీ మిగతా ఇంకా రసాయనాలను వాడటం వంటివి జరుగుతుంది అందువలన మట్టిని చాలా నాణ్యమైన ఎరువులను వేసి ఉంచితే మొక్కలు చాలా చక్కగా పెరుగుతాయి